యోగా అనేది ఒక రకమైన వ్యాయామం మాత్రమే కాదు అది మన జీవితంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది అదేవిధంగా అనగానే యోగా యోగాచే యోగా అనగానే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది ఆ యోగా చేసినంతసేపు మనము ఒక రకమైన అనుభూతిలోకి మన శరీరాన్ని తీసుకెళ్తాము అది చేసిన తర్వాత మన మనసు మన మన శరీరం చాలా చాలా ఆనందంగా అనేది ఉంటుంది మన శరీరానికి మన దృఢత్వానికి యోగా అనేది చాలా చాలా అవసరం అదేవిధంగా మెదడు పనితీరును కూడా సక్రమంగా చేస్తుంది ఈ యోగా ఈ యోగా చేయడం వలన ఎలాంటి ఒత్తిడులు లేకుండా మనిషి జీవించగలుగుతాడు ఆ విధంగా యోగా తీసుకోవడం ఎంత మేలో అందరికీ తెలిసిందే వ్యాయామం కొద్దిపాటి శరీర ఆకృతికి ఒక రకమైన వ్యాయామం పెరుగుదలకు ఉపయోగపడుతుంది అదే యోగా మాత్రం మన జీవితం మన జీవితకాల్లప్పుడూ మనతో మనతో ఉంటూ మన అలవాట్లను మార్చుతూ మన మనస్సును ప్రశాంతంగా అలా జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటుంది ఆ రకమైన ఆరోగ్యం కావడం కావాలంటే యోగా చేయడం మాత్రం ప్రతి ఒక్కరి బాధ్యత